యస్ మ్యామ్ మేము డాన్స్ అకాడమీ నుండి మాట్లాడుతున్నాం మీరు మొన్న ఫామ్ ఫిలప్ చేసారు కదా సో మీరు ఏ సో మీరు జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యారా లేదా అని కాల్ చేస్తున్నాం సో మేడం మీకు క్లాసికల్ కావాలా సెమీ క్లాసికల్ కావాలా క్లాసికల్లో చూసుకుంటే మనకి భరతనాట్యం కూచిపూడి ఉంది మేడం ఇంకా సెమీ క్లాసికల్లో మనకి సాల్సా జుంబా హిపాప్ ఇంకా వెస్టన్ డ్యాన్సెస్ ఉన్నాయి సో మీరు దేనికైనా సరే మా ఓకే ఓకే మ్యామ్ యస్ మ్యామ్ మేము బాగానే నేర్పిస్తాము మా దాంట్లో ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ ఉన్నారు డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు సో వాళ్ళు బాగా మీకు కోచింగ్ ఇస్తారు బేసిక్స్ మీద మనకి నేర్పిస్తారు సో మీరు దాని గురించి వర్రీ అవాల్సిన అవసరం లేదు ప్రైజెస్లో క్లాసికల్కి టూ థౌజనే మేము సెమీ క్లాసికల్కి కూడా టూ థౌజనే ఇన్కేస్ మీకు ఆన్లైన్లో కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్లైన్ అయితే టూ థౌజండ్ మ్యామ్ ఓకే మ్యామ్ మీరు సెమీ క్లాసికల్ కావాలంటే సెమీ క్లాసికలే ఫిక్స్ చేస్తాను మీకు ఎంత మంది జాయిన్ అవుతున్నారు మీరు మీరు వేరే వాళ్ళని జాయిన్ చేస్తే మీకు కూపన్స్ ఇస్తాం కాబట్టి దాని నుండి డిస్కౌంట్ వస్తుంది మ్యామ్ ఓకే మ్యామ్ కానీ చూసుకోండి స్లాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి మీరు కన్ఫామ్ చేసుకోండి ఇప్పుడే ఓకే

ఆన్లైన్ పేమెంట్ చేస్తారా మేడం మీరు ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మీరు మాకు ఆన్లైన్ క్లాస్ ఆన్లైన్ క్యాష్ చేసాక నాకు మెసేజ్ చేయండి నేను జాయినింగ్ డేట్ చెప్తాను మీకు ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మాకు ఫీల్ ఫ్రీ టూ ఆస్క్ మేడం ఇట్స్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ